మా ప్రాంతంలో పేరున్న స్కూల్ శ్రీ చైతన్య స్కూల్ ఇది చాలా అభివృద్ధి చెందింది ఇది ఎంత గొప్పగా ఉంది అంటే అన్నీ సదుపాయాలు ఉంటాయి వాళ్ళు టెక్నాలజీ పరంగా అన్నీ అభివృద్ధిని అభివృద్ధి చేసారు వారు అన్నీ సదుపాయాలు ఏర్పాటు చేసారు మరియు టీచర్లు అందరు ఉంటారు ఉపాధ్యాయులు ఎంత బాగా బోధిస్తారు అంటే మనం ప్రైవేటు స్కూళ్ళకు వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ ఇందులో ఉండే ఫీజులు చాలా భారీగా ఉంటాయి ఇందులో ఫీజులు కట్టుకోలేని వారు మామూలు గవర్నమెంట్ స్కూల్ లలో చదువుకుంటున్నారు కానీ అతి తక్కువ ధరకి ప్రైవేట్ స్కూళ్ళు అందుబాటులో వస్తే మనలాంటి వారు కూడా ఇలాంటి శ్రీ చైతన్య వంటి స్కూల్ లో చదువుకుంటారు కదా మరియు మా ప్రాంతంలో ఈ స్కూలు ఉంది కానీ మా తమ్ముడు నా కజిన్ తమ్ముడు చదువుకుంటున్న ఊళ్ళలో ఒక్క స్కూలు కూడా సరిగా లేదు ఉపాధ్యాయులు కూడా సరిగా రారు అంట వారికి బోధన సరిగా ఉండడు అంట మరి అలాంటి ఊళ్ళకు చెందినవారు ఇలా మనలాంటి సిటీలకు వచ్చి చదువుకుంటారు ప్రైవేట్ స్కూళ్ళ మీద ఆసక్తి చూపుతారు